నేను చదివిన చదువు బీటెక్ ఇంజనీరింగ్ అండి బీటెక్ ఇంజనీరింగ్ ఈసీఈ బ్రాంచ్లో చదివాను అండి శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ తాడేపల్లిగూడెంలో నా బీటెక్ ఇంజనీరింగ్ జరుగుతుంది అలాగే నేను చేయదలచుకున్న ఉద్యోగం ఏంటంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అవ్వాలి అనుకుంటున్నాను అండి హార్డ్వేర్ ఇంజనీర్ అయ్యి ఎలక్ట్రానిక్స్ బోర్డ్లు తయారు చేయడం కానీ సెల్ తయారీ కంపెనీలో కానీ ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడాలి అనుకుంటున్నాను నేను చదివిన చదివుకి ఉపయోగపడేటట్టుగా నేను చదివిన చదువు ద్వారా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళేటట్టుగా ఏదైన నా చదువుకి సంబంధించి మంచి ఉద్యోగం వస్తే దాంట్లో ప్రవేశించి దాంట్లో ఉన్నతంగా ఎదగాలని కోరుకొనుతున్నాను